హలో నిదీనా మాట్లాడేది లైక్ మీరేనా క్యాబ్ బుక్ చేసింది ఏంటి మ్యామ్ నేను లొకేషన్కి వచ్చి టెన్ మినిట్స్ అవుతుంది మ్యామ్ మీ నేను మీరు రాలేదని కాల్ చేస్తే మీరు నన్ను అంటున్నారు మ్యామ్ మీరు ఎక్కడ ఉన్నారు ఒకసారి కరెక్టుగా చెప్పండి నేను అయితే టవర్ సర్కిల్కి వచ్చాను స్ట్రీట్ నెంబర్ వన్ దగ్గర ఉన్నాను ఎగ్జాక్ట్గా మ్యామ్ త్రీ కాదు మ్యామ్ నేను అలా ఎలా వస్తాను డెస్టినేషన్లో వన్ అని చూపిస్తే వచ్చాను స్ట్రీట్ స్ట్రీట్ నెంబర్ వన్కే ఆగిపోయింది మ్యామ్ నేను అక్కడ స్ట్రీట్ నెంబర్ త్రీ అని చూపిస్తే నేను మీ దగ్గరికి ఎందుకు రాను ఇక్కడే కదా వచ్చాను నేను టెన్ మినిట్స్ అవుతుంది మ్యామ్ అలా ఎలా వస్తాం మ్యామ్ మేము డెస్టినేషన్ ఏదైనా మేము మళ్ళీ ఇంకా ముందుకు ఎలా వస్తాను అది కూడా టూ స్ట్రీట్స్ అది ఓకే మ్యామ్ కానీ మళ్ళీ ఇది ఇక్కడ ఏదో బ్లాకేజ్ అయినట్టు ఉంది రోడ్డు మీద నేను మళ్ళీ తిప్పుకుని తిప్పుకుంటు స్ట్రీట్ నెంబర్ త్రీకి రావాలా ఇప్పుడు మ్యామ్ మీదీ లాస్ట్ క్యాబ్ నాదీ లాస్ట్ క్యాబ్ మ్యామ్ నేను కూడా ఇంటికి వెళ్ళాలి కదా ఈ టైంకి మీరు తప్పు పెట్టి మళ్ళీ నన్ను అంటున్నారు రమ్మని అది ఓకే మ్యామ్ కానీ మీరు మరీ ఇప్పుడు రమ్మని మీరు ఇక్కడికి రాలేరా మ్యామ్ సరే ఇక నైట్ అయింది కాబట్టి నేను వస్తాను కానీ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటాను మ్యామ్ మరి

అది మీరు ఆలోచించాలి మ్యామ్ నేను వచ్చి టెన్ మినిట్స్ అవుతుంది మరీ వన్ ఫిఫ్టీ అంటారు ఏమి మ్యామ్ ఇంకొక ఇంకొకరు బుక్ చేసి నేను వాళ్ళది క్యాన్సిల్ చేసుకుని మీకోసం వచ్చాను నేను టెన్ మినిట్స్ అవుతుంది ఇప్పటికి నాకు అది అయిన అవుతు ఉండే కదా టూ ఫిఫ్టీకి మరి టూ ఫిఫ్టీ ఏంటి మ్యామ్ నేను వచ్చిన టూ హండ్రెడ్ అన్నప్పుడు టెన్ మినిట్స్ ఇంకా వెయిటింగ్ చార్జ్ యాడ్ చేయరా మీరు టూ ఫిఫ్టీ ఎక్స్ట్రా ఛార్జ్ అంటే మీకు పడదు మాకు పడదు మ్యామ్ అలా కాకుండా త్రీ హండ్రెడ్ అంటే వస్తాను మ్యామ్ లేదంటే నేను రిటన్ వెళ్ళిపోమంటా రిటన్ వెళ్ళిపోతాను మ్యామ్ నేను మీరు వెళ్ళిపోండి రిటన్ మీరు ఓకే మ్యామ్ ఇంకొకసారి డెస్టినేషన్ కరక్ట్గా పెట్టుకునేటట్టు చూసుకోండి మ్యామ్